నీకు ఇష్టమైన హీరో ఎవరు నాకు ఇష్టమైన హీరో ఎవరంటే అల్లు అర్జున్ అండి అల్లు అర్జున్ చాలా స్టైల్గా మూవీస్ కూడా చాలా బాగా చేస్తాడు ఆయన ఆక్షన్ అంటే కూడా నాకు చాలా బాగా ఇష్టం రీసెంట్గా అయితే పుష్ప సినిమా అంటే చాలా ఇష్టం అందులో ఒక ఒక పాత్ర అయితే చాలా బాగా పోషించాడు అదేటంటే కూలోడి పాత్రయినా సరే అంత హై రేంజ్కి ఎలా ఎదిగాడు అనేది అందులో చూపిస్తాడు అందులో చూపించినప్పుడు ఒక మోటివేషన్గా మనకి ఆ ఫిలిం అనేది ఉంటుందండి సుకుమార్ కూడా చాలా బాగా డైరెక్ట్ చేశాడు అలాగే అల్లు అర్జున్ కూడా క్యారెక్టర్కి తగ్గట్టుగా ఒక మేనరిజంతో గూనోడిలాగ అలా ఫీల్ అయ్యి మీ ఇంటి పేరు ఏంటి అని అడిగితే ఫీల్ అయ్యే వాడిలాగ మోహంలో ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా చూపించాడండి అంతేకాకుండా ఆయన స్టైల్ ఏదైతే ఉంటుందో అది అది యూత్ కూడా అలా పాటించాలి అనేసి అనిపిస్తూ ఉంటుందండి అంతేకాదు అల్లు అర్జున్ సోషల్ వర్కింగ్స్ కూడా చాలా చేశాడు చాలామందికి చదువు చెప్పించడం కూడా అలాంటివి కూడా చేశాడండి ఆయన వ్యక్తిగతంగాను ఇంకా ప్రొఫెషనల్గా కూడా నాకు ఆయన చాలా ఇష్టం